నేను మేనేజర్తో మాట్లాడాలండి నేను లోన్ పని మీద వచ్చాను బ్యాంక్కి అదే నేను లోన్ పెట్టాలి అనుకుంటున్నాను అండి సూపర్మార్కెట్ పెడదాం అనుకుంటున్నాను మీరు బ్యాంకు లోన్ పెట్టడానికి డబ్బులు ఇస్తారా అండి లోన్ ఇస్తారా నాది ఒక ల యాభై లక్షలు అండి లేదండి ముందు ఏమి తీసుకోలేదు ఇదే మొదటిసారి లేదండి ఇది వరకు చేసానండి సాఫ్ట్వేర్లో చేసాను ఇంక వచ్చేసాను ఇక్కడికి ఇంకా ఇక్కడ ఏమన్నా వ్యాపారం స్టార్ట్ చేద్దాము సూపర్మార్కెట్ పెడదాం అనుకుంటున్నాను దానికి మీరు ఏమన్నా లోన్ ఇస్తారా అని బ్యాంక్ ఇస్తుందో లేదో అని కనుక్కుందాం అని వచ్చాను ఇటు పెడతాను లేండి పొలం ఉంది ఎకరం పొలం ఉంది ఆ ఎకరం పొలం పెడతాం కావల్సి వస్తే అది కావా సరిపోద్ది కదండి ఎకరం ఎకరం పొలం

సరే పర్లేదండి హైవే హైవే పక్కన ఉంది మాది చూసుకో అక్కరలేదు పర్లే

ఏంటండి ప్రోసెస్ ఏంటి సరే అండి అది హైవే పక్కన ఖాళీ స్థలం ఒకటి తీసుకుంటున్నాం అండి ఖాళీ స్థలం మాదే అదే చుట్టాలది అక్కడ పెడదాం అనుకుంటున్నాం సరే అండి

మాములుగా అయితే లోను శాంక్షన్ చేస్తారు కదా మాములుగా సరే అండి అయితే అయితే రేపు వచ్చేదప్పుడు జిరాక్స్ ఒకటి సరిపోద్దా ఫోటోలు ఏమన్న కావాలా సరే అండి అయితే ఇవన్నీ రేపు తీసుకుని రేపు వస్తానండి